హలో గుడ్ ఈవినింగ్ సార్ సంతోష్ కుమార్ సారా అయితే కొన్ని రోజుల నుంచి బాడీకి అన్నీ ర్యాషెస్ వస్తున్నాయి సార్ మా ఫ్రెండ్ స్వాతి మీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యిందటగా సార్ అయితే ఇట్లా అవుతుంది కదా సార్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అని ఒక ట్వంటీ డేస్ అవుతుంది సార్ అవును సార్

ఫుడ్ చేంజెస్ వల్ల అట్లా అయితే ఏం కాదు సార్ కానీ ఎందుకట్లా అయితుందో తెలియదు సార్ అంటే మేము డైలీ తీసుకునేవే తీసుకుంటాము సార్ ఫుడ్ ఐటమ్స్ అయితే

అవును

ఊళ్ళో ఉంటాము సార్

లొకేషన్ ఎక్కడ సార్ పంజాగుట్టనా అవునా సార్ సరే

ఓకే సార్ థ్యాంక్స్